నా పేరు మహేశ్వరి నా పుట్టిన తేదీ ఒకటి ఏప్రిల్ రెండు వేల రెండు నేను ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు మా గ్రామంలో యుపీఎస్ బడిలో చదువుకున్నాను ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ అనకొండ బడిలో చదువుకున్నాను ఇంటర్మీడియట్ చొప్పదండి గౌడ్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను నేను ఒక రైతుకు రైతు కూతురిని నేను ఇప్పుడు ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నాను నాకు డాన్స్ చేయడం చాలా ఇష్టం నన్ను మా అమ్మ నాన్న చాలా బాగా చూసుకుంటారు నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు నాకు డ్రాయింగ్ చేయడం చాలా ఇష్టం దేవుళ్ళ బొమ్మలు చాలా బాగా గీస్తాను సినిమాలు బాగా చూస్తాను అందులో ప్రభాస్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఆటలు ఆడడం పాటలు పాడడం ముగ్గులు వేయడం ఇష్టం ఇప్పటివరకు నా జీవితాన్ని నేను ఇలా సంతోషంగా గడుపుతున్నాను